ఎలా వాడతారంటే అంటే ఒక గైడ్ సహాయంతో లేదా తనకు వచ్చిన భాషలో ఈ తెలుగు పదాలనేటివి ఆ భాషలో చెప్పి వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుంది లేకుంటే ఒక గైడ్ని ఒక గైడ్ని చూసుకొని మన తెలుగు పదాలు అనేవి తనకి వ్యక్తం చేయడం జరుగుతుంది తను ఆ పర్సన్కి తెలుగు భాష మాట్లాడని వాళ్లకి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా తెలుగు వ్యక్తులనేది తమ భాషని వాళ్ళు మాట్లాడకపోయినా కూడా ఇవి ఈ విధంగా రూపంలోనైనా భాష వాళ్ళకి మాట్లాడడానికి వాడుతూ ఉంటారు అన్నట్టు ఎంతోకొంత అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ కూడా ఉంటారు వాళ్ళు చాలా పదాల పదాలు వాళ్ళకొక్కొక్కటి అర్థమయ్యేలా చెప్పే విధంగా వాళ్ళు వాడుతూ ఉంటారు ఇంగ్లీషులో గానీ హిందీలో గానీ వాళ్ళకి న వాళ్ళకి వచ్చిన వి భాషల్లో ట్రాన్స్ఫర్ చేసి తెలుగు పదాల్ని వాళ్ళకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా భాష రాని వాళ్ళకి తమ భాషని ఈ విధంగా వ్యక్తం చేయడం జరుగుతుంది తెలుగు వాక్యాలు అనేవి కూడా చానా ఉంటాయి ఎంతో కొంత వాళ్ళకి కొద్ది కొద్దిగా అనేది నేర్పించడం జరుగుతూ ఉంటుంది చాలా బాగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రోత్సహించాలి వాళ్ళు అర్థం చేసుకోవడానికి